నాకు ఇష్టమైన పుస్తకం బాహుబలి బాహుబలి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి బాహుబలి సినిమా చూడటం వల్ల నాకు ఎంతో ఏకాగ్రత పెరిగింది బాహుబలిలో సినిమాలో ప్రభాస్ హీరో ఉండేవాడు ప్రభాస్ హీరో చాలా బాహుబలి గురించి చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ప్రజల పట్ల ప్రేమ పొందడానికి ఆయన కష్టపడ్డారు బాహుబలి మొదలులో ఉన్న కసి ఆ బాహుబలి అయ్యే వరకు అదే కసి కసితోనే ఉండేవాడు బాహుబలి చూడడం బాహుబలి రెండు భాగంలో విభజించబడ్డారు బాహుబలి ఒకటి బాహుబలి రెండు బాహుబలిని సమకూర్చడానికి ప్రభాస్ ఎంతో కృషి చేశాడు బాహుబలిలో నాకిష్టమైన అంటిది ప్రభాస్ అనే హీరో ప్రభాస్ వళ్ళ ఎంతో ఎందరో ఎందరో మనుషులు ప్రేమ పడ్డారు ప్రభాస్ వల్ల ప్రభాస్ ప్రభాస్ చాలా మందికి స్ఫూర్తి చెప్పారు ప్రభాస్ వల్ల మనం ఎంతో కృషి చేశాము ప్రభాస్ చాలా కష్టపడ్డాడు ఎందుకంటే తను ఈ సినిమాలో అంతా ప్రేమ పెరగలే కానీ బాహుబలి తర్వాత ప్రజల పట్ల ఎంతో ప్రేమ పెరిగింది దానివల్ల అతను చాలా సంతోషపడ్డాడు బాహుబలిలో చాలా తను మంచి మంచి వాడుగా ఉండేవాడు బాహుబలి అనేది చాలా మంచి సినిమా మీరు ఖచ్చితంగా చూడాలి బాహుబలి నేను ఎన్నిసార్లు చూశాను నాకు ఆశ్చర్యపడేది నేను మా అన్న మిత్రులతో అన్ని వాడి మామూలే సినిమాలోగా నేను కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని బాహుబలి సినిమా చాలా హృదయపూర్వకమైంది బాహుబలి వయసులో ప్రభాస్ చాలా మంచిగా కష్టపడ్డాడు దానివల్ల తనకు ప్రజలు పట్ల ప్రేమ పెరిగింది బాహుబలిని స్ఫూ విభ బాహుబలిని మంచిగా చేయడానికి రాజమౌళి కూడా ఒక చేయి ఉంది రాజమౌళి కథనే కదా అని కదా అని మంచిగా కళ్లపైనకి తెప్పిచ్చాడు ఎలా ఉండి అంటే ఎలా కథానిక విభజించ చాలా ప్రజల పట్ల ఎంతో ఏకాగ్రతని పెంచాడు దానివల్ల ప్రజలు చాలా సంతోషపడ్డారు బాహుబలి వల్ల ఎందరో మంది ప్ర ప్రజలు ఆయనకు చాలా ప్రేమ పెరిగింది దీనివల్ల ప్రభాస్ ప్రేమ పెరిగింది ప్రభాస్ని అందరూ ఇష్టపడడం మొదలుపెట్టారు ప్రభాస్ అనే మూవీ రెండు భాగాలుగా విభజించబడ్డారు బాహుబలి ఒకటి బాహుబలి రెండు దానివల్ల మనం చాలా మంచిగా చేయొచ్చు ప్రభాస్ అనే మూవీ చాలా చరితగా ఉంది ఎన్నో పురానతమైన రాజులు గురించి ఉంది దీనివల్ల మనం ఎంతో లాభం రాజుల గురించి తెలుసుకోవచ్చు రాజుల వల్ల పట్ల ఎందరో మంచి రాజుల రాజుల ప్రేమ చెప్పవచ్చు రాజుల పట్ల రాజులు ఎట్లా ఉండేవారు రాజులు వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ ఆస్తులు ఎంతో ఉండేవాళ్లు